తెలుగు రాష్ట్రాలలో రోడ్ల నిర్మాణం కోసం చాలా పాత చెట్లను నరికి వేేశారు అటువంటివి మనకు చాలా హాని కలుగుతాయి ఎందుకు అలా చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తుంది చెట్లు ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా మనకు ప్రాణ వాయును అందిస్తుంది విషపు వాయువును చెట్లు పీల్చుకొని మనకు ప్రాణవాయువును అందజేస్తుంది చెట్లు నిర్మాణం ఎంతో అవసరం చెట్లు మన యొక్క ఎన్నో పెంచితే కానీ అది పర్యావరణాన్ని పరిరక్షించి మనకు మన విషవాయువులను అది తీసుకుని మనకు ప్రాణవాయును అందిస్తుంది దీనివల్ల చెట్లు మనకు ఎంతో ఉపయోగం మీ అందరికి తెలిసింది ఎక్కు చెట్లు నాటి మన ప్రాణాలను మనమే రక్షించుకుందాము ఎటువంటి విషపు గాలిని అయినా చెట్లు పీల్చుకుంటాయి కాబట్టి చెట్లు మనం పెంచడం మన ఆరోగ్యానికి మంచిది